మానవుడు తన అవసరాలను తీర్చుకోడానికి భాష అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది భావ ప్రకటన ద్వారా తన అవసరాలను తీర్చుకుంటాడు మానవుడు భాష లేనిదే మానవుడు మనుగడ సాధించలేడు ఈ నేపథ్యంలో ఎన్నో పదాలు పదబంధాలు భాషలో నెలకొల్పి ఉన్నాయి ఉదాహరణకు కలిమిలేములు కష్టసుఖాలు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఆలుమగలు నిరుపేదలు బలహీనులు సాగునీరు తాగునీరు పంటకాలువ దీపదారి కాంతి కిరణము అన్నదానము బడుగు వర్గాలు బువ్వా చెట్టు పుట్ట బియ్యం మొదలైనవి అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు విదేశీయులు సీపీ బ్రౌను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా భాషను పొగిడారు ఎంతోమంది తెలుగు భాషను గొప్పతనాన్ని ప్రశంసించారు భాషా వ్యవహారానికి అనుకూలంగాను ఉంటుంది తెలుగు భాష తెలుగు భాష శ్రావ్యముగాను ఇంపుగాను ఉంటుంది తెలుగు భాషలో ఉన్నటువంటి సాహిత్యము చాలా మాధుర్యంగా ఉంటుంది జానపద సాహిత్యము ప్రభంధ సాహిత్యము నవలా సాహిత్యము నాటక సాహిత్యము అనేక ప్రక్రియలు తెలుగులో వెలిసాయి తెలుగు సాహిత్య సంపద సుసంపన్నంగా జరిగింది